నేను కోనసీమ జిల్లాలో నివసిస్తున్న ఒక సామాన్య వ్యక్తిని నా పేరు శిరీష నేను నా భార్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాను టెక్నాలజీ మా కుటుంబ జీవితాన్ని మరియు జీవన శైలిని అనేక విధాలుగా ప్రభావితం చేసింది కొన్ని విధాలుగా అది మాకు సహాయపడింది మరి కొన్ని విధాలుగా ఆటంక పరిచింది సహాయకరమైన విధాలు ఏమిటంటే మార్గదర్శకత్వం టెక్నాలిజీ మాకు మార్గదర్శకత్వం ఇవ్వడంలో చాలా సహాయపడింది ఇది మాకు సమాచారాన్ని కనుగొనడంలో విద్యను పొందడంలో మరియు మా జీవితాలను మెరుగుపరుచుకోవడానికి మార్గాలను కనుకొనడంలో ఎంతగానో సహాయపడింది ఉదాహరణకు నా పిల్లలు టెక్నాలజీని ఉపయోగించి వారి పాఠశాల పనులను చేయడానికి కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరియు వారి స్నేహితులతో కనెక్ట్ అవ్వడానికి సహాయం పొందుతారు సౌకర్యం టెక్నాలజీ మా జీవితాలను సౌకర్యవంతం చేయడంలో ఎంతో సహాయపడిందని చెప్పవచ్చు ఇది మనకు కమ్యూనికేట్ చేయడంలో కొనుగోలు చేయడంలో వినోదం పొందడంలో మరియు ప్రయాణించడంలో సహాయపడుతుంది ఉదాహరణకు నేను నా స్నేహితులతో ఫోన్లో మాట్లాడటానికి నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూడడానికి మరియు స్మార్ట్ ఫోన్ను ఉపయోగించి టా ట్యాక్సీని బుక్ చేసుకోవడానికి టెక్నాలజీ ఉపయోగిస్తున్నాను కొత్త అవకాశాలు టెక్నాలజీ మాకు కొత్త అవకాశాలను తెరవడంలో చాలా సహాయపడింది ఇది మనకు ప్రపంచాన్ని అన్వేషించడానికి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి మరియు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడింది ఆటంకమైన విధానాలు సమయం వృధా టెక్నాలజీ మన సమయాన్ని చాలా వృధా చేస్తుంది మా పిల్లలు టెక్నాలజీని ఉపయోగించి చాలా సమయం గడుపుతారు ఇది వారి చదువు మరియు ఇతర కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది అలాగే మా పిల్లలు ఆడుకోకుండా టెక్నాలజీనే ఉపయో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు సంబంధాలను దెబ్బ తీయడం టెక్నాలజీ మన సంబంధాలను కూడా దెబ్బ తీస్తుందనే చెప్పవచ్చు